నాకు ఆటలంటే ఎక్కువ ఇష్టం ఆటలో నాకు నేను చిన్నప్పుడు ఎక్కువగా ఫ ప్రైజెస్ అనేది తీసుకొని వచ్చేదానిని నా మా స్కూల్ లో నేనే ఆ స్పోర్ట్స్ అనే కోటాలో నేనే ఎక్కువ ప్రతిభ చూపిచ్చేదాన్ని అందరూ నన్ను మెచ్చుకునే వాళ్ళు అలాగే మా మ్యాడం నేను బాగా ఆటలు ఆడుతున్నాను అని టోర్నమెంట్స్ కి అన్నిటికీ తీసుకొని తీసుకువెళ్లేది అక్కడ కూడా ఫస్ట్ రావడంతో నన్ను ఇంటర్నేషనల్ లెవల్ కి తీసుకు వెళ్లాలని సూచించారు కానీ ఏదో సమయం సందర్భము ఏమో తెలియదు నేను వెళ్లలేకపోయాను అదే లాగా స్కూల్ లో మాత్రం టెంత్ క్లాసు లో అలాగే ఇంటర్ అలాగే డిగ్రీ దాకా నేనే కాలేజెస్ లో స్కూల్స్ లో అన్నిటిల్లోనూ క్రీడల్లో ఫస్ట్ వచ్చేదానిని అన్నిటికన్నా ఎక్కువగా రన్నింగ్ రేస్ ఖోఖో కబడి ఖోఖో కబడి రన్నింగ్ రేస్ షార్ట్ఫుట్ వంటి గేమ్స్ లో ఎక్కువ ప్రతిభ చూపిచ్చేదానిని అన్నిటిల్లోనూ నేనే ఫస్ట్ రావడంతో ఫస్ట్ ప్రైజ్ కూడా నాకే వచ్చేది నాకు ఎక్కువగా నైపుణ్యం దేంట్లో ఉందంటే ఈ స్పోర్ట్స్ లోనే ఎక్కువగా ఉంది దీన్నే మ్యాడం వాళ్ళు కూడా అందరూ ప్రోత్సహించేవాళ్ళు నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్లేదానివి నువ్వు ఇక్కడ ఉండకూడదు నిన్ను నేను మేము తీసుకవెళ్తాము అని చెపేవాళ్ళు కానీ నా నా టైము ఏమో తెలీదు కానీ నేను వెళ్ళలేకపోయాను కొన్ని సా కొన్ని సిచుయేషన్స్ వల్ల నేను వెళ్లలేకపోయాను